అన్నీ కమ్యూనిటీలకు ఒకటే రకంగా చూసుకుంటుంది న్యూస్ మీడియా ఒక మతం గురించి వ్యతిరేకంగా ఎప్పుడు ప్రచారం చేయదు మతాలు కమ్యూనిటీ పట్ల మీడియా వారు ఎప్పుడు సున్నితంగా ఉంటుంది ఎవరిని నొప్పించే లాగా న్యూస్ వేయరు